నేన్ నేను ఆఫీస్లో ఒక మిస్టేక్ అయితే చేయటం జరిగింది అది ఏంటంటే అప్పుడు టాలీ నేర్చుకునేటప్పుడు ఏమైంది అంటే ఒక ఎంట్రీ అనేది తప్పుగా వేయటం జరిగింది ఎందుకంటే కంప్యూటర్ అనేది కొత్తగా నేర్చుకోవటం వల్ల నాకు అది రాదు అని అన్కాన్ఫిడెన్స్ అన్నమాట అందుకని చాలాసార్లు చెప్పేదాన్ని ఇది నాకు రాదండి బాబు అనిఅయినా సరే ఇప్పుడు మరి ఇందులో చేస్తే మనకి ఈజీ అవుతుంది అని చెప్పేసి అన్నారు అప్పుడు నేను ఏం చేసానంటే ఒక ఎంట్రీ తప్పుగా వేసేసాను అది వేయడం వల్ల చాలా మిస్టేక్ అయిపోయింది అన్నమాట అది టాలీ అవ్వట్లేదు ఎంతసేపు అయినా అమౌంట్ నేను ఎంత ప్రయత్నించినా కూడా నాకు రావట్లేదు అది ఎలాగా నేను ఎక్కడ తప్పు చేసాను అనేసి ఆ తర్వాత మా సార్కి ఇస్తే అది పాపం ఆయన కూడా చాలా సేపు టైము అది వెచ్చించి అది మిస్టేక్ని కవర్ చేయడం జరిగింది ఇప్పటినుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే నా వల్ల పాపం పక్క వాళ్ళ టైం కూడా వేస్ట్ అయింది అని నేను బాధపడ్డాను